ఆంధ్రప్రదేశ్లో గమనించుకున్నట్టయితే వ్యాపార విజయకథనాలు చాలా ఉన్నాయండి అవి ఇదిలా చూస్తూ ఉండగా శ్రీ వేంకటేశ్వర ఆయిల్ ఇండస్ట్రీసు శ్రీని ఫుడ్ శ్రీని ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కియా మోటర్స్ జీవీకే బయో సైన్సెస్ అలా చాలా వ్యాపార సంస్థలు చాలా వరకు విజయాన్ని సాధించాయనే చెప్పుకోవాలి వ్యాపార రంగంలో గౌతమి సాల్వెంట్ ఆయిల్స్ లిమిటెడ్ ఈ వీళ్ళు ఆయిల్సు ఎరువులు ఫుడ్డు రైసు ఈ విధంగా తయారుచేస్తున్నారండి శ్రీ రాయలసీమ హై స్ట్రెంగ్త్ ఒక కంపెనీ ఒక పరిశ్రమ ధనలక్ష్మి కాటన్ మిల్సు కాటన్ రైసు ఈ విధంగా చాలా సంస్థలు తన తమా వ్యాపారాన్ని విజయపథనంలో నడుస్తున్నాయనే అనుకుంటున్నాను